నేను ఒక ఆరు నెలలకు ముందు ఆన్లైన్లో ఒక షర్టు కొన్నానండి ఆ షర్టు ఏంటంటే ఇప్పుడు మనకు ఆన్లైన్లో మనకు ఫో ఫోన్లో చూపించినప్పుడు ఒక విధంగా ఉంటుంది ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో చూసిన దానికి ప్రోడక్ట్ మనము ప్యాక్లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి సో అప్పుడు అనుకున్న నేను ఆన్లైన్లో కొనకూడదు అని బటన్ విరిగిపోవడం కానీ ఒక హ్యాండ్ పెద్దదిగా ఉండడం ఒక హ్యాండ్ చిన్నదిగా ఉండడం సో కలరు మనకు ఆన్లైన్లో ఒకలా చూపించడము మనకు వచ్చిన ప్రోడక్ట్ ఒకలా ఉండడం ఇలా షర్ట్ చూస్తే విరక్తి వచ్చేసిందండి అంటే ఆన్లైన్లో కొనకూడదు అని ఇంకో విషయం ఏంటంటే షర్ట్స్ మనకు కొన్నామంటే కొంటున్నామంటే మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళికొనడం బెటర్ అన్నమాట ఎందుకంటే సో వాళ్ళ షాప్కి వెళ్ళి ఒకసారి మనము ట్రైల్ చూసి సరిపోతుందా లేదా మనకి అన్ని అన్ని అడ్జస్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనకి ఫిట్ అవుతుందా లేదా ఒకసారి చూసి మనం తీసుకుంటాం అన్నమాట అందుకు షాప్కి వెళ్ళికొనడం బెటరు నా పట్ల షర్ట్ గురించి చాలా నెగిటివ్ వచ్చిందండి దానివల్ల సో నేనేం చెప్తున్నాను అంటే షర్టు ఆన్లైన్లో మనం ఆఫ్ షర్ట్ కొంటాము సమ్ టైమ్స్ ఫుల్ షర్ట్ కొంటాము సో మనము ఆ ఆఫ్ షర్ట్ కొనినప్పుడు మనకు ఒక ఒక మెజర్మెంట్ ఉంటుంది అన్నమాట ఆ మెజర్మెంట్ కొనుకుంటే బాగుటుంది సో ఫుల్ షర్టు కొన్నామంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది అన్నమాట సో మనము ఆన్లైన్ చూసినప్పుడు ఒకలా ఉంటుంది బయట చూసినప్పుడు ఇంకోలా ఉంటుందన్నమాట సో మనము షాప్కి వెళ్లి కొనడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది అలాగే ఒక షర్ట్ వల్ల మనం ఇంకా ఆర్డర్ చేశామనుకోండి ఒక షర్ట్ ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ చేసినప్పుడు ఒకవేళ ఒకరికి గిఫ్ట్ ఇస్తున్నాము ఒక షర్ట్ గిఫ్ట్ ఇస్తున్నాము ఆ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి మాకు ఒక కలర్ చెప్పుంటాము వాళ్లకి వేరే కలర్ పోతుంది దీనివల్ల మనకు ఒక దీనివల్ల మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అన్నమాట దానివల్ల సో ఇది నేను షర్ట్ గురించి నెగిటివ్ ఇంపాక్ట్ అన్నమాట దీనివల్ల నాకు